మౌంటెన్ బైకింగ్ అనేది మౌంటెన్ సైకిల్ అని కూడా పిలుస్తారు ఇది కొండలు గుట్టల అడవులు వంటి ఎత్తైన మరియు గడ్డిగా ఉండే ప్రదేశాల్లో చేసే సైకిలు ప్రయాణం ఇలాంటి మార్గాలు సులభంగా ఉండవు అందుకే ఈ సైకిలు బలంగా తయారు చేస్తారు మందంగా ఉండే చక్రాలు గట్టిబడి ఉంటాయి ఇది సాహస యాత్రలకు అనుకూలం రోడ్ బైకింగ్ అనేది రోడ్ సైక్లింగ్ అని కూడా అంటారు ఇది సూటిగా ఉండే రహదారుల మీద చేసే సైకిలు ప్రయాణం ఊళ్ళలో పట్టణాల్లో ఉండే దారుల మధ్య ఈ ప్రయాణం సులభంగా జరుగుతుంది ఈ సైకిలు తేలికగా ఉంటుంది వేగంగా నడుస్తుంది ఇది రోజు ఉపయోగించడానికి బాగుంటుంది ట్రయల్ బైకింగ్ అనేది ట్రయల్ సైక్లింగ్ అని కూడా అంటారు ఇది కూడా కొండల దగ్గర చేస్తారు కానీ ఇది సన్నని దారులపై అడవుల మధ్యలో మార్గంలో చేస్తారు ఇది కాస్త కష్టంగా కూడా ఉంటుంది ఈ ప్రయాణం చేయాలంటే శరీరానికి శక్తి మనసుకు స్థిరం అవసరం చివరిగా ఇవి వేరు వేరు అనుభూతులను ఇస్తాయి